హలో చెప్పండి సార్ అవునండి చెప్పండి ఉంటాయి సార్ అన్నీ రకాల బ్యాగ్స్ ఉంటాయి స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి టూరిస్ట్ బ్యాగ్స్ ఉంటాయి ట్రావలింగ్ బ్యాగ్స్ ఉంటాయి ఉంటాయి సార్ ఉన్నాయి సార్ కాస్టు ఫోర్ తు ఫోర్త్ టు ఫిఫ్తేమో సెవన్ అండ్రెడ్ ఉంటుంది సార్ ఇంకా ఇంకా చిన్నపిల్లక్కావాలంటే పెద్ద బ్యాగ్స్ అంటే తౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ హ్యాండ్ బ్యాగ్సు కూడుంటాయ్ సార్ అవి కూడా సేమ్ కాస్ట్ ఉంటాయి సార్ సెవెన్ అండ్రెడ్ టు తౌసండ్ మధ్యలోనే ఉంటాయి సార్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సార్ మంచుగుంటాయి క్వాలిటీ చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు మంచిగా బొమ్మలన్నుంటాయి సార్ ఆ బ్యాగ్ మీద చిన్నపిల్లల స్కూల్కి పోతారు కద సార్ మంచిగా ఉంటాయి సార్ ఉంటాయి సార్ అది మీరు ట్రావలింగ్కి ఉపయోగపడే పెద్ద పెద్ద ట్రావలింగ్ చేస్తారు కదా సార్ లాంగ్ లాంగ్ పెట్టుకోవచ్చు సార్ ఫాస్ట్ ట్రాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది స్పోర్ట్స్ వేర్ ఏం లేవు సార్ ఇది కిట్స్ బ్యాగ్ ఉంటాయి ఆల్ స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి స్పోర్ట్స్ వేర్ ఏంలేవు సార్ ఉంటాయి సార్ కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి అది అది తౌసండ్ ఉంటుంది సార్ అది మెన్ ఉమెన్ అన్నుంటాయి సార్ అన్నీ సార్ ఎన్నుంటాయి బ్యాగ్స్ ఉంటాయి కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి చిన్నపిల్లలకి బ్యాగ్స్ ఉంటాయి ఇంక స్టేషనరీ ఐటమ్స్ అన్నుంటాయి మీకు చార్ట్ కావాలంటే చార్టు దెర్మాకోల్ కావాలంటే దెర్మాకోల్ ఏది కావాలంటే అది రీజనబుల్ రేట్ కాదు ఫిక్స్ రేట్ ఉంటుంది మాకు కార్డు యాక్ కార్డు యాక్సెప్ట్ ఉంటుంది అన్నీ యూపీఐ ఫోన్పే అన్నీ ఉంటాయి సార్ ఓకే త్యాంక్ యూ